తినే ముందు ఖచ్చితంగా చేతులను కడుక్కుని కింద మాత్రమే తినాలి పరుపుల మీద కూర్చుని తినకూడదు కింద మాత్రమే కూర్చుని కింద ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఫస్ట్ కూరలు వేసుకుని తర్వాత అన్నాన్ని వేసుకోవాలి తినేముందు అన్నాన్ని మొక్కి తినాలి అలా తింటే మనం అన్నాన్ని గౌరవించినట్టు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడూ కళ్ళకద్దుకుని మొదలు పెట్టాలి దానిని పూర్తిగా తినాలి కొంచెం కూడా అన్నాన్ని వేస్ట్ చేయకూడదు పడేయకూడదు మనం ఎంతయితే తింటామో అంతే అన్నాన్ని పెట్టకుని తినాలి తినేటప్పుడు మనం నెయ్యి వేసుకుని తింటే ఇంకా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయటి ఫుడ్ని తినకుండా ఉండడం ఇంకా చాలా మంచి విషయం మనం ఎప్పుడూ ఇంట్లో తినడానికే ట్రై చెయ్యాలి ఇంట్లో తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం బయట తినే ఫుడ్ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు తినేది విజి తినేటప్పుడు ఆకు కూరలనే ఎక్కువగా తినడం మంచిది నూనె వస్తువులను తినకుండా ఉండడం ఉచితం